హలో నమస్తే మేడం బాగున్నారా మేము బాగానే ఉన్నాము మేడం రండి రండి కూర్చోండి మన కాలజీ గురించి మాట్లాడుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి అదే మేడం మన దేశ మన తిరుపతిలో వేంకటేశ్వర యూనివర్సిటీ రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలోనే టాప్ టెన్లో ఉండాలంటే ఏమి చెయ్యాలి చాలా బాగా చెప్ప చాలా బాగా చెప్పారు మేడం ఇంకా చే ఏం చేస్తే బాగుంటుంది తప్పకుండా చేద్దాము మేడం సరే అయితే నాకు టైం అవుతుంది మరొక మీటింగ్లో మళ్ళీ కలుస్తాము నాకు వేరే మీటింగ్ ఉండడం వల్ల నేను బయలుదేరుతాను మరొకసారి దీన్ని చర్చించి ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూ చేయడానికి ప్రయత్నించుదాము ఉంటాను మేడం